ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించగలిగితే నేను యెరూషలేమ్ వెళ్తాను ఎందుకంటే అక్కడ చాలా మంది వాళ్ళ సొంత జ్ఞానంతో అన్నీకూడా కొత్త కొత్త వన్నీ తయారు చేస్తారు అక్కడ వాళ్ళు చాలా బాగుంటుంది ఆ యొక్క ప్రకృతి ఆ యొక్క ఫోటోలో చూస్తున్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాను అలాగే కేరళ కేరళలో అక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది అక్కడ ఉన్న వాతావరణం అలాగే అక్కడవున్న ఆ యొక్క ట్రెడిషన్ అంతా కూడా చాలా బాగుంటుంది అలాగే దుబాయి అక్కడ ఎంతో మంది ఎంతో బంగారం అవన్నీ కూడా తయ్యారు చేస్తారు కాబట్టి అలాంటి ఒక మంచి ప్లేస్కి ఉన్నతమైన ప్లేస్కి కూడా నేను వెళ్ళాలనుకుంటున్నాను